హలో నమస్ నమస్తే నమస్తే చెప్పండి వీకెండ్ అంటే ఎప్పుడండీ శనివారమా ఆదివారమా సాటర్డే సాటర్డేనా ఓకే ఓకే ఒకసారి చెక్ చేసి చెప్తానుండండి సాటర్డెకైతే మీకు మార్నింగ్ సిక్సోక్లాక్కీ వేకెంట్ ఉంటుందండి అవైలబులిటీ ఉంటయి రూమ్సు మార్నింగ్ సిక్సో క్లాక్కి నించి అవైలబులిటీ ఉన్నయి ఓకే ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రూమండి ఇద్దరు ఆక్యుపై చెయ్యచ్చు రూమ్కిద్దరు ఇంకొకళ్ళయితే ఎక్స్ట్రా బెడ్ ఇస్తాంకానీ మీరు నలుగురంటున్నారు కాబట్టి రెండు రూములు తీసుకోవాల్సుంటుంది

మీకు అన్నీ అన్నీ ఫెసిలిటీ వైఫై ఉంటుంది టీవీ ఉంటుంది గీజరు రూమ్ సర్వీసుంటుంది ఓకే ఓకే అలాగ్ అలాగే అంటే ఇప్పుడు అంటే అప్పుడు ఆక్యుపై చేసినోళ్ళు ఒకవేళ మిడ్నైట్ ఏదైనా చెక్ అవుట్ అయ్యారనుకోండి మీకు మూడుగంటలకైనా అవైలబులిటీ ఉంటుంది నేనొకసారి అప్డేట్ చెప్తాను మీకు ఇప్పుడే కాదు కానీ మీపేరది రాసుకుంటాను అట్లాగే అట్లాగే కాల్ చేయండి కాల్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తాను మీకు

ఓకే థ్యాంక్ యూ